ఈత వల్ల అంటే ఈత వల్ల ఆరోగ్యం ఆరోగ్యం కానీ మంచి ఫిట్నెస్యే కానీ చాలా లాభాలు ఉంటాయి ఈత వల్ల ఇప్పుడు ఈత అంటే ఇప్పుడు ఈతను చూసుకుంటే ఇప్పుడు మనము వాటర్ అంటే నీళ్ళలోకి దూకి ఈత కొడతాం ఎందుకు మన బాడీ మొత్తం ఈతలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే అందులో మొత్తం ఇన్వాల్వ్ అయి ఈత కొడుతుంటే కొడుతు ఉంటే ఏమేమి అంటే మన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చేతులు కాళ్ళు మన బాడీ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈతలో అప్పుడు మనం ఫిట్నెస్ ఎట్ల ఉంటుంది అంటే మనకు ఏమంటారు దాన్ని ఎక్సైజ్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు మనం ఈత చేసి ఈత కొట్టినాం అనుకో ఇప్పుడు నా చిన్న వయసులో నేను ఈత అనేది నాకు చాలా ఇష్టం చిన్న వయసులో ఏంటి ఇప్పటికైనా సరే ఈతకు నేను ఈత అంటే పెద్ద అయ్యాక నేను ఈత చాలా చాలా సార్లు అంటే ఈత అంటే మనిషికి ఎంత ఆరోగ్యం ఇస్తుంది ఎంత ఫిట్నెస్ ఇస్తుంది అంటే ఇప్పుడు రోజు ఉదయం లేచి అంటే ఇప్పుడు ఎక్సైజ్ కానీ ఇవన్నీ చేసే వాళ్ళు ఎంత ఫీట్గా ఉంటారో అలాగే ఈత అంటే ఈత కూడా కొట్టే వాళ్ళు కూడా అంతే ఫిట్గా కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈత కొట్టే టైపులో టైంలో మనము యాక్టివ్ ఉంటాం బాడీ యాక్టివ్ ఉంటుంది మనం చేతులు కాళ్ళు బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది ఈత కొట్టేటప్పుడు నేను ఇట్లా అట్లా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి బాడీ ఫిట్గా ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి ఈత కొడుతున్నాను నేను ఇప్పటికి ఈత కొడుతున్న ఈత కొట్టిన సమయం అప్పుడల్లా బాడీ అంటే నా అంటే ఎవరికైనా సరే అనిస్తుంది ఈత కొట్టినాక ఎవరికైనా అనిపిస్తుంది బాడీ ఫిట్గా అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినట్టు అయిపోతుంది మంచిగా బాడీ రిలీఫ్ ఉంటుంది మంచిగా అంటే ఫిట్నెస్తో ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా అంటే ఎప్పటికి అంటే ఈత కొట్టే వాళ్ళు రెగ్యులర్గా ఈత కొట్టేవాళ్ళు బాడీ చూసుకోవచ్చు ఎంత ఫిట్గా ఉంటుంది అంటే ఎందుకంటే ఇప్పుడు ఈత అనేది చాలా ఏమంటారు అదొక ప్రక్రియ ఇప్పుడు ఈత అంటే ఈత అనేది మనలో అందరికి రాదు అది నేర్చుకోవాలి చిన్నప్పడు చిన్నప్పుడు కాదు ఎప్పుడైనా సరే అంటే ఎవరెవరు ఇష్టమో ఈత నేర్చుకోవద్దని ఎవరెవరు అంటే ఎవరెవరు ఇష్టం కాబట్టి వాళ్ళు చేసుకుంటారు నాకు నేను చిన్నప్పుడు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఈత అంటే నేర్చుకున్నాను నేను చిన్న వయసు నుంచి నేను ఈత నేర్చుకున్నాను అప్పటినుంచి ఈత కొడుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఎంత అంటే నా బాడీ ఎంత ఫీట్గా ఉంది నా ఆరోగ్యం ఎంత ఉంది ఈత వల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే ఇప్పుడు శ్వాస నియంత్రంలో ఎలా సహాయపడుతుంది ఈత అంటే ఇప్పుడు మన బాడీ ఇప్పుడు ఈత అంటే ఈత కొట్టినప్పుడు ఇట్లా ప పడుకోని ఉంటుంది మనం ఎక్ససైజ్ చేస్తు ఉంటాం వాటర్లో మునుగుతు ఉంటాం తేలుతు ఉంటాం అంటే అప్పుడప్పుడు మనం మన శ్వాసని అంటే నీళ్ళలో మునిగినప్పుడు దాని ఆపాల్సి ఉంటుంది శ్వాస పైకి తేలిన నీళ్ళనుంచి పైకి తేలినాక శ్వాస పీల్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకు ఫిట్నెస్ అక్కడ తెలిసిపోతుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం నీళ్ళలో మునిగినప్పుడు గాలి పీల్చుకో లేము ఎందుకంటే నీళ్ళలో గాలి ఉండదు అదే నీళ్ళలో నుంచి పైకి తేలాక గాలి పీల్చుకుంటాం శ్వాస అప్పుడు దొరుకుతుంది అప్పుడు శ్వాస నియం శ్వాస అంటే శ్వాస ఎట్లా ఉంటుంది అంటే నియంత్రణలో చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈత అనేది ఈత కొట్టడం వల్ల అనేక రకాల ఉపయోగాలున్నాయి అండి కానీ ఆరోగ్యం ఆరోగ్యం ఫిట్టు ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఫిట్నెస్ ఉంటుంది శ్వాస నియంత్రణలో చాలా మంచి శ్వాస తీ అంటే మంచిగా శ్వాస తీసుకోవడం ఉంటుంది ఎలాంటి ఇబ్బందిలుండయి ఈత చే ఈత కొట్టడం వల్ల నేను చిన్నప్పటినుంచి ఈత కొడుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఇవన్నీ ఇట్లా ఈత అనేది బాడీకి ఎంతో అవసరమైన ఏమంటారు ఆట కావచ్చు ఏదైనా వ్యాయామం అని అనవచ్చు ఎందకంటే ఈత చాలా ఇంపార్టెంట్ ఈత కొడుతున్నాం అనుకో బాడీ ఫిట్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మంచిగా మనం గాలి పీల్చుకోవడం కానీ వదిలేయడం కానీ చాలా మెరుగుపడుతుంది మనము కలిసి ఇట్లా ఈత కొట్టడం చాలా మంచిగా మంచిగా రిలీఫ్ గా మంచిగా బాడీ మంచిగా రిలీఫ్ అయి మనకు శ్వాస ఎట్లా పీల్చుకుంటున్నాము ఏమి చేస్తున్నాం అనేది తెలిసిపోతుంటుంది మనకి ఈత రెగ్యులర్గా ఈత కొడుతుంటే ఇది ఈత వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే ఆరోగ్యం బాగుంటుంది ఫిట్నెస్ బాగుంటుంది శ్వాస గిసా శ్వాస ఇలాంటివి అన్నీ మంచిగా తీసుకుంటు ఆరోగ్యంగా ఉంటాం